హలో బాపు నమస్తే బాపు ఇది ఫ్రూట్ షాపేనానే అయితే బాపు మనకు ఒక టూ కేజీస్ మామిడిపండ్లు కావాల్నే ఎంత పడుతుందే

అబ్బా బాపూ ఇది మరీ ఘోరం కదనే అడుగుడుతోనే రెండు వందలంటే

ఇగ ఏమైనా మీకు మస్త్ తక్కువ పడుతుంది కదా కాకా మీరు ఇంత రేటు చెప్తే ఎట్లనే అమ్మ అవ్వనా అంత రేట్ అంటే అవ్వ అవ్వవ్వరు కాకా వాస్తవం

అవ్ అవ్ అవ్ ఇప్పుడు ఇది అవునవును కాకా ఇప్పుడు బనానా ఎట్లా పడుతుందే తొంభై డజనా ఒక పెద్ద ఏది హై హైబ్రిడ్ లాంటివా బాపు ఇప్పుడు మనకి మనకు రెండు కిలోలుకి నువ్వేమైనా తక్కువ చెప్తే నేను అవి పది కిలోల దగ్గర కొంటా బాపు మరి నువ్వు ఎట్లా బేరం చెప్తావో అది నీ ఇష్టం నేను అన్నది అరటిపండ్లుది వేరే విషయం బాపు నాకు మామిడి పండ్లది చెప్పే అయ్యో బాపు మీరు అవైలి అవైలిబుల్ ఉన్నారని మీకు ఫోన్ చేసినా సో మీరు కొంచెం ఏమన్నా తక్కువ చేసి డిస్కౌంట్ ఇస్తే నేను పది కిలోలు కొనుక్కుని పోతానే అట్లా ఎట్లా కాకా మరి ఏమన్నా కొంచెం కూడా డిస్కౌంట్ లేకపోతే ఎట్లనే ఓ మేము ఇక్కడ కత్త కత్ కత్తరశాల అని డైరెక్ట్ మీదెక్కడ కాకా గోదావరి కని అంటే నాకు ఎంతలేదన్నా నలభై కిలోమీటర్లు కాకా ఇంత దూరం రావాలంటే ఏమన్నా డిస్కౌంట్ ఉండాలిగా కాకా అదే అదే బాపు రెండు కిలోలనూ నూట ఇరవైకి కావాలి బాపు కొంచెం చూసుకోరాదు కాకా అవైలబుల్ ఉన్నాగానీ అంత దూరం వస్తున్నామంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇక ఇంకో ఇంకొక పది తీసేయి నూట ముప్పై ఇస్తా బాపు అబ్బా ఇక అర్థం చేసుకో హే బరబరా బాపు అది అవైలబుల్ మీరే ఇక హే ఓకే ఓకే కాకా ఓకేనా మరి హే ఓకే బాపు